మన ప్రాంతంలో ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచడానికి వ్యక్తిగత సామూహిక మరియు ప్రభుత్వ శ్రేణిలో సమన్వయంతో పనిచేయడం అవసరం ఈ మార్పులకు అవసరమైన మార్గదర్శకాలు చర్యలు మరియు అభిరుచులు వివిధ విధాలుగా అమలు చేయవచ్చు స్థానిక పాఠశాలలు కమ్యూనిటీ కేంద్రాలు మరియు వైద్య సంస్థలు సహకారంతో ఆరోగ్యం పట్ల అవగాహన పెంపొందించే శిబిరాలు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి ఆరోగ్యకరమైన ఆహారం వ్యాయామం మరియు మానసిక ఆరోగ్యంపై ప్రజలను సలహాలు ఇవ్వడం అవసరం గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య హైజీన్ మరియు పరిశుద్ధతపై ప్రచార కార్యక్రమాలు సోషల్ మీడియా స్థానిక మీడియా వేదికలను ఉపయోగించి చైతన్యాన్ని పెంపొందించవచ్చు స్థానిక ఉత్పత్తుల వినియోగం వల్ల ప్రోత్సహించడం ద్వారా ఆరోగ్యకరమైన రసాయన స రహిత ఆహార పదార్థాలను ప్రజలకు అందించాలి ప్రజల్లో ఆరోగ్యకరమైన ఆహారపు నియమాలను పాటించేందుకు ఆరోగ్య నిపుణులు సూచనలు అందించడం ఆధిక క్యాలరీ తగినంత ఆహారం అందే విధంగా మార్పులు చేపట్టాలి వ్యాయామ కేంద్రాల వంటి పార్కులు జిమ్లు సైక్లింగ్ మార్గాలు వంటి వ్యాయామ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలు సులభంగా వ్యాయామం చేయగలుగుతారు ఆరోగ్య కమ్యూనిటీ కార్యక్రమాలు యోగా శిబిరాలు జాగింగ్ క్లబ్లను ప్రారంభించడం ద్వారా సామూహిక చురుకుదనాన్ని ప్రోత్సహింపవచ్చు పరిశుద్ధత కార్యక్రమాలు వంటి స్వచ్ఛత గురించి అవగాహన పెంపొందించి స్థానిక కమ్యూనిటీ ప్ర సభ్యులతో కలిసి ప్రదేశాన్ని శుభ్రపరిచే కార్యక్రమాలు నిర్వహించాలి చెట్లు నాటడం పార్కులను సజీవంగా ఉంచడం నీటి గాలి నాణ్యతను మెరుగుపరచడం వంటి చర్యలు స్థానిక ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావం చూపుతాయి గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక ఆరోగ్య కేంద్రాలు క్లినిక్స్ వైద్య సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా అత్యవసర పరిస్థితిలో సహాయం అందించడం ముఖ్యం ఆరోగ్య నిపుణుల పట్ల ప్రజలను సులభంగా చేరుకునే విధంగా వైద్య సేవలను అందించడం ఫ్రీ చెకప్ శిబిరాలు రోగ నిర్ధారణ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆరోగ్య సమయాలపై త్వరగా స్పందించవచ్చు